వెల్కమ్ టు సుబ్బయ్య హోటల్ మ్యాడమ్ లోపల ఏసి ఏసి సీటింగ్ ఉంది మ్యాడమ్ టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు సరిపోతారు మ్యాడమ్ మీకు అరెంజ్ చేస్తాం మ్యామ్ మీరు వచ్చేయమనండీ మ్యాడమ్ మ్యామ్ ఆరెం మేము అరెంజ్ చేస్తాం వచ్చి మా హోటల్ లో వెజ్ ఫేమస్ మ్యాడమ్ అన్నీ చాలా రకమైన ఐటెమ్స్ ఉన్నాయి అంటే స్వీ స్వీట్స్ ఐతే గుమ్మడికాయ హల్వా సెమ్యా కేసరి జీడి పొప్పు హల్వా ఇలాగే చాలా రకాలు ఉన్నాయి మ్యాడమ్ కర్రీస్ లో అయితే గుత్తొంకాయ పన్నీర్ పప్పు పప్పు టమోటా బంగాళాదుంప ఫ్రై ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యాడమ్

వెజ్ ఏ మ్యాడమ్ చెప్పండి మీల్స్ ఏ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఇంకా కర్రీస్ పన్నీర్ ఫ్రై ఉంది మ్యాడమ్ అది తీసుకొని ఒక ట్వల్వ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం మ్యాడమ్ మ్యామ్ లేదు మ్యాడమ్ ఇక్కడ వెనకాల షఫ్ఫ్ ఉంటాడు ఇద్దరు ఉంటారు వాళ్ళే చేస్తారు వెనకాల ఇప్పుడికిప్పుడు ఫ్రెష్ గా రెడీ అవుతుంది హైజిన్ మ్యాడమ్ అన్నీ హైజిన్ ఏ మ్యాడమ్ అన్నీ ఫ్రెష్ గా రెడీ అవుతాయి ఏమి ప్రాబ్లెమ్ ఉండదు ఉంటుంది మ్యాడమ్ అన్నీ అన్నీ ఉంటాయి మ్యాడమ్ అన్నీ మీకు మేము అరెంజ్ చేస్తాం మీరు కు